ఓకే మేడం నేను లీవ్ ఇస్తాను కానీ ఇప్పటికి రియాన్స్ చాలా అటెండన్స్ మిస్ అవుతున్నారు మీరు ఏమో ఆ పెళ్లిళ్లకు ఫంక్షన్లకు బర్తడే పార్టీస్ అని అది అని ఇది అని ఒకసారి హెల్త్ పాడైంది అని ఒకసారి జాతరకి అని అటు అని ఇటు అని అని మొత్తం రియాన్స్ అటెండన్స్ మొత్తం మీరు తగ్గిస్తున్నారు కేవలం మీ వల్లనే రియాన్స్ పాడైపోతున్నాడు అతను చాలా మంచిగా చదువుతున్నాడు మంచిగా చదివే టైంలో మీరు ఇలా ఊళ్ళకి అని అటు అని ఇటు అని తిప్పడం వల్ల చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ఈ టైంలో మీరు తీసుకుని వెళ్తే అతను ఇప్పటికే అటు ఇటు తిరగడం వల్ల అతని అటెండన్స్ తగ్గింది ఇప్పుడు మీరు తీసుకువెళ్తే ఎలా మేడం ఇంకొక సారి నేను అయితే లీవ్ అయితే ఇవ్వలేను మేడం మీరు ఏమైనా అనుకోండి ఎందుకంటే ఇప్పటికే అటెండన్స్ చాలా తగ్గుతోంది లక్షలు లక్షలు మీ దగ్గర మేము ఫీజ్ తీసుకుంటన్నాము తీసుకున్నప్పుడు మీకు మేము న్యాయం చేయాలి కదా మేడం మీరు ఇలా అటు ఇటు తిరిగి తీసుకువెళ్ళడం వల్ల అటెండన్స్ తగ్గుతుంది

ఓకే మేడం ఈ ఒక్కసారికే లీవ్ ఇస్తున్నాను మళ్ళీ అయితే పదే పదే నేను ఇవ్వను ఓకే నా ఉంటాను బై